అవును అవునండీ మేము రేపొస్తాము ఇది పైప్ అనేది ఒకించు పైపా రెండించుల పైపా అనేసి చెప్పాలా చెప్పండి ట్యాంక్ దగ్గర ప్రోబ్లెమా బయట లో ట్యాప్లోనా ఎక్కడ కరెక్ట్గా ప్రోబ్లెమ్ ఎక్కడండి

ఓకే ఓకే నేనొక్కసారి వచ్చి చెక్ చేసుకొని మళ్ళీ తర్వాత చెప్తాను అది కొత్తదెయ్యాలా దాన్నే ఏమన్నా చెయ్యాచ్చా అనేసి చూసి చెప్తామండి

ఓకే వచ్చి నేను చూసుకోని అది ఏం కావాలో తెచ్చుకుని సెట్ చేస్తామండి

ఓకే అండి నేనొచ్చి చెక్ చేస్తాను ఓకే మేమొచ్చి చూసి పెడతామండి ఓకే అండి రేపొచ్చి రేపు మార్నింగ్ వస్తామండి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లా టెన్కి వస్తాము ఏది కావాలో అంతా చెక్ చేసుకోని అది తెచ్చుకుని ఫిట్ చేస్తామండి నాతో కూడా హెల్పరు ఒకరొస్తారు మాకు వచ్చేటప్పుడు మేము వచ్చేటప్పుడు ఉంటే చాలు మళ్ళీ వెల్లచ్చు ఓకే సెట్ చేసేద్దాం ఓకే